భారతదేశంలో క్రిస్మస్ దీపావళి వినాయక చవితి సంక్రాంతి మేము బాగా జరుపుకుంటాము కానీ క్రిస్మస్ రోజు మా బంధుమిత్రులంతా ఇంటికి మేము ఆహ్వానించి మంచి దుస్తులతో పిండి వంటలతో మంచిగా మేము సెలబ్రేట్ చేసుకొని చర్చికి వెళ్లి అక్కడి నుంచి మేము సంతోషంగా వ మా ఇంటికి మేము అందరూ కలిసిమెలిసి భోంచేసి మళ్ళీ చర్చికి కాడికి వెళ్లి స్పోర్ట్స్ స్త్రీలు పురుషులు కాని మంచిగా ఆహ్వానించి స్పోర్ట్స్లో సంతోషంగా వారి వారి బహుమానాన్ని వారి వారి పొందుకునేటట్టు మేము ఆ యొక్క స్పోర్ట్స్ని సంతోషంగా జరుపుకొని మళ్ళీ తిరిగి మా యొక్క నివాసానికి వచ్చి చేరుకుంటాము అదేవిధంగా వినాయక చవితి రోజు వినాయకుని బొమ్మ పెట్టి అలంకరించి మంచి పండుగలు పండుగ రోజుల్లో కొత్త దుస్తులను ధరించి పిండి వంటలను మేము చేసుకొని కుడుములు గుండ్రాలు వడలు పాయసాలు చేసుకుని బాగా జరిపి సంతోషంగా జరుపుకుంటాము దీపావళి రోజు అదే విధంగా కొత్త గుడ్లను ధరించుకొని టపాకాయలు కాల్చుకొని సంతోషంగా మేము నరకాసురుడిని మరణించినట్లు ఆ యొక్క నరకాసుకుడు మరణించుటకు సంతోషమైన టపాసుకాయలు మేము కాల్చుకుంటాము అదేవిధంగా సంక్రాంతి రోజు అలాగే కొత్త దుస్తులను ధరించి గొబ్బిళ్ళులు కొట్టుకుని ఊర్లో పెద్దలు చిన్నలు అక్కలు చెల్లెలు అందరూ కలిసి మెలసి పాటలతో మేము ఉత్సాహంగా ఘనపరుచుకుని ఆ యొక్క పండుగను మేము జరుపుకుంటూ సంతోషంగా ముగించుకుంటాము